హలో హలో చెప్పండి మీకు ఏం కావాలి వెజ్జా నాన్వెజ్జా అండి మా రెస్టారెంట్లో అయితే మొగలై చికెన్ కర్రీ అయితే ఫేమస్ అండి ఇంకా రైస్ టైప్ అయితే చికెన్ దమ్ బిర్యానీ అండి ఓకే అండి పార్సలా తినేస్తారా అండి ఓకే అండి ఇంకేమైనా కావాలా హా సరే అండి మా రెస్టారెంట్లో ఫేమస్ అంటే చికెన్ కర్రీ ఫేమస్ అండి చాలా ఫేమస్ ఇక్కడికి ఎవరు వచ్చినా కర్రీ మాత్రం టేస్ట్ చేసే వెళ్తారు ఫేమస్ అంటే ఇంక నార్మల్గా ఉన్నాయండి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ లాలీపాప్ ఇవన్నీ కామనే కదండి ఎక్కడైనా సరే అవునండి అది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండి అవును అండి మరి ఫేమస్ కదా అందరూ వస్తూ ఉంటారు సో అందుకే కాస్ట్ ఎక్కువ అండి ఓకే అండి అయితే మీకు ప్రజెంట్ ఏం లేవండి అవి కొన్ని ఫెస్టివల్స్కి వాటికి అవి ఎక్కువగా పెడతామండి ఈసారి పెట్టేటప్పుడు మేము మీకు కాల్ చేస్తామండి ఒకే అండి